సర్ టిఫిన్ ఏముంది సార్ ఎంత సార్ చపాతి ఎంత సార్ నార్మల్గా ప్లేట్ ఎంత అంటే కర్రీస్ ఏమొస్తాయి స అంటే వెజా నాన్వెజా

ఓకే సార్ ఎంత ఒక ప్లేట్ తీసుకురండి సార్ అయితే వెజ్జే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్